హలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టానండి బిర్యానీ అది ఓపెన్ అయ్య వచ్చింది లేదండి ఓపెన్ అయ్య వచ్చింది ప్యాకేజ్ మొత్తం అవును కరెక్ట్ బట్ నా దగ్గరికి వచ్చేసరికి అది ఓపెన్ అయి ఉంది మధ్యలో ఎవరైనా తీసారో నాకు ఏం తెలియదు బట్ అది మాత్రం ఓపెన్ అయి ఉంది ఓపెన్ అయి రాదు కదండి డెలివరీ చేసిన ప్యాకేజ్ మేమేమి అబద్దం చెప్పాం కదండీ మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారన్నది మాకు తెలుసు ప్యాకేజ్ అరైవ అయిందే ఇప్పుడు మా దగ్గరికి అది ఓపెన్ అయిన ప్యాకేజ్ వచ్చింది ఆల్రెడీ లేదండి నాకు న్యూ ప్యాకేజ్ కావాలి లేదంటే నా మనీ నాకు రీఫండ్ చేసేయండి మేమంతా బల్క్లో ఆర్డర్ పెట్టినప్పుడు అది ఫుడ్ ప్రాపర్గా రానప్పుడు చేయాలి కదాండి మరి అది రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా మీకు మీకు స్విగ్గిలోను నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చానండి మేము ఎవరు ఓపెన్ చేయలేదండి అది ఆల్రెడీ ఓపెన్ అయ్య వచ్చింది ఓపెన్ అయ్యే వచ్చిందంటే మీకు అర్థమవటం లేదా అండి అది మేమేం అవద్దం చెప్తామా మీ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది కాబట్టి కదండీ అది ఓపెన్ అయ్య వచ్చింది ప్రాపర్గా ప్యాకేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది కదా అది కరెక్ట్గా చూసుకోవాలి కదా ప్యాకింగ్ కరెక్ట్గా అయ్యిందో లేదో అని మరి ఫుడ్ తినే వాళ్ళు ఎలా తింటారు అది కరెక్ట్ కాదు కదా ఓకే అండి బ్యాడ్ రేటింగ్ ఇస్తామండి మంచి రేటింగ్ ఇవ్వడం కుదరదు ఫుడ్ ఓపెన్ అయ్యి వచ్చింది ఓకే అండి